నేను భవిష్యత్తు తరానికి ముఖ్యంగా ఆధ్యాత్మిక పుస్తకాలను రిఫర్ చేయాలనుకుంటున్నాను ఆధ్యాత్మికము మరియు ప్రాపంచికము అంటూ ఏదీ లేదు రెండు కలిపే ఉన్నాయి మన జీవితం అన్నది ఆత్మతోనే ప్రారంభమైంది ఈ శరీరం ఆత్మకు ఒక తొడుగు లాంటిది కాబట్టి మనం చేసే ప్రతీ పని కూడా మన యొక్క ఆత్మ అభివృద్ధినే తెలియజేస్తుంది చెడు చేసామా చెడు జరుగు ఎలా జరుగుతోంది మంచి చేసామా మంచి ఎలా జరుగుతోంది సో ఇ ఇలాంటి వివరాలన్నిటినీ కర్మ సిద్ధాంతం గురించి ప్రతీ ఒక్కరికి తెలుసుకోవడం వల్ల మనుషులు అందరూ వీటిని అర్థం చేసుకొని జీవితంలో ఎలా నడుచుకోవాలి అన్నది తెలుసుకోగలుగుతారు కాబట్టి నేను ఎక్కువగా సిఫార్సు చేయవలసినవి చేయదలుచుకున్నవి ఆత్మజ్ఞానానికి సంబంధించిన బుక్కులు మరియు ఎమోషన్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అన్న బుక్స్ని ప్లస్ మోటివేషనల్ బుక్స్ వీటిని నేను రిఫర్ చేస్తాను